సార్ గుడ్ మార్నింగ్ సార్ అది రమాన్నరు అంట ఆ వచ్చాను సార్ చెప్పండి సార్ థ్యాంక్ యూ సార్ చెప్పండి సార్ దేనికి రమ్మన్నారు అసలు ఏమైంది సార్ ఇప్పుడు అంతేలే అంటే ఇప్పుడు మనకి బయట కంపెనీస్ కూడా ఏమి లేవు సార్ బేస్మెంట్స్ కూడా ప్లేసెమెంట్స్ కూడా మనకి ఏమి ఇవ్వటం లేదు దానివల్ల ఏంటంటే ఇప్పుడు టాప్ టెన్లోకి రావాలంటే కనుక మనది చాలా ఇబ్బంది అయిపోతుంది మనది ఫ్యాకల్టీ కూడా అప్పుడు మనం మార్చుకోవాలి అండి మంచి ఫ్యాకల్టీ కనుక ఏదన్నా ఉంటే మనం యూనివర్సిటీ టాప్ వెళ్ళడానికి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అదే మీరు అన్నట్టు రావడానికి మనం ఏదైనా ప్రయత్నించడానికి అవుతుంది అదే సార్ ఇప్పుడు కంపెనీస్ అక్కడ బయట కంపెనీస్ కూడా ఏమి లేవు సార్ ప్లేసెమెంట్స్ ఏమి స్టూడెంట్స్కి ఇప్పుడు చదివిన వాళ్ళకి ఏమి ప్లేసెమెంట్స్ ఏమి ఇవ్వటం లేదు దాంట్లో అందుకని చెప్పేసి ఇప్పుడు మనకి ర్యాంకింగ్ కూడా తగ్గింది సార్ అందుకని అంటున్నాను సార్ ఒకసారి మన ఫ్యాకల్టీకి చేంజ్ చేసుకొని యూనివర్సిటీకి పబ్లిష్ చేస్తే దానివల్ల మనకి ఏదన్నా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కల్ల మీరు అనుకున్నట్టు మనం సాధించడానికి ఏదన్నా అవుతుంది సార్ అంటే ఫ్యాకల్టీ అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళని తీసేయమని కాదు కానీ సార్ అంటే బయట మనకి కంపెనీస్ మెయిన్ కంపెనీస్ ఉన్నవే తీసేస్తున్నారు సార్ ఆ ఇప్పుడు ఇక్కడ మనం చదుకున్న వాళ్ళని చూడండి సార్ మరి కంపెనీస్ లేక ఇప్పుడు మనం మనం ఇచ్చే ప్లేసెమెంట్స్ మీదే కదా వాళ్ళు వెళ్లి ఆధారపడేది అలా అక్కడ కంపెనీస్ కూడా ఏమి లేవు దాని వల్ల గురించి ఇలాగా అవుతుంది మాట ట్రై చేస్తాను సార్ మీరు ఫ్యాకల్టీ గురించి ఇంకా ఏదన్నా ఇష్యూ ఉంటే కనుక మీకు చెప్తాను దానివల్ల మీరు ఏమన్నా చేంజ్ చేయాలి అంటే కనుక చేద్దురు కాని ఓకే సార్ అయిన మేము ప్రయత్నిస్తున్నాము సార్ మీతో మాట్లాడుకుందాం అనుకున్నాను ఈలోగా మీరే ఒకసారి రమ్మన్నారు అని సర్లే అని వచ్చాను సార్ అదే సార్ ఓకే సార్ ట్రై చేస్తాం సార్ ఇవాళ నుంచి మీరు చెప్పినట్టే చేస్తాం సార్ ఓకే సార్ ఓకే సార్ వెళ్తాను సార్